గొంతుకు అలసట ఏర్పడడం గొంతు బొంగరు పోవడం అనేవి ఎక్కువగా మాట్లాడటం పాడటం కఠినమైన వాతావరణ పరిస్థితులు లేదా శరీరంలో నీటి శాతం తగ్గడం వంటివి ప్రధాన కారణాలు కావచ్చు ఇది ముఖ్యంగా ఉపాధ్యాయులు గాయకులు వక్తలు మరియు కాల్ సెంటర్ ఉద్యోగాలకు ఎక్కువగా ఎదురయ్యే సమస్య అయితే కొన్ని సరళమైన ఇంటి నివారణలు మరియు గొంతును సురక్షించే జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను నివారించుకోవచ్చు ముందుగా ఎక్కువగా మాట్లాడిన తర్వాత లేదా గొంతులో మంట అనిపించినప్పుడు గోరువవెచ్చని నీటిని తాగడం గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది ముఖ్యంగా తేనేె కలిపిన గోరువెచ్చని నీరు లేదా ఆలివ్ ఆయిల్ గొంతును నెమ్మదింప చేస్తుంది అలాగే గ్రీన్ టీ లేదా పుదీనా టీ తాగితే గొంతుకు రిలీఫ్ ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం గొంతులో తేమని కాపాడుకోవడం రోజు ఎక్కువ నీరు తాగటం పొడిగా ఉండే వాతావరణంలో ఉపయోగించడం లేదా నీటి ఆవిరిని పీల్చడం గొంతు తేమను కాపాడడానికి సహాయపడుతాయి కొంతమంది ఉప్పు నీటితో గార్ గిల్ చేయడం ద్వారా గొంతులో ఉన్న బ్యాక్టీరియాని తగ్గించుకోవచ్చు గొంతుకు ఎక్కువ ఒత్తిడిని కలిగించే చల్లని గట్టి పడే పదార్థాలలను తక్కువగా తీసుకోవడం మంచిది ప్రత్యేకంగా ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ గట్టి పదార్థాలు తినడం వల్ల గొంతు మరింత కఠినంగా మారుతుంది దాంతోపాటు ఎక్కువ మసాలా పదార్థాలు కాఫీ ఆల్కహాల్ వంటి పదార్థాలు గొంతును ఎండిపోయేలాగ చేస్తాయి అలాగే వాయు కాలుష్యం పొగ త్రాగటం ఎక్కువ మేకప్ ఉత్పత్తిలో టచ్లోకి రావడం గొంతుకు సమస్యలకు దారితీస్తుంది వీటి నుంచి దూరంగా ఉండటం గొంతుకు ఆ గొంతు ఆరోగ్యానికి మంచిది గొంతుకు ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు అర్ధ రాత్రి వరకు ఎక్కువగా మాట్లాడటం అరుస్తు మాట్లాడటం లేదా భయంతో గట్టిగా మాట్లాడటం వంటి వాటిని తగ్గించుకోవాలి గొంతు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతిరోజు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం కొన్ని వాయు సాధనాలు చేయడం గొంతుకు బలం తీసుకురావడం సహాయపడతాయి ఉదాహరణకు నిమిషానికి ఐదు ఆరు సార్లు నెమ్మదిగా లోపలికి శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచి పెట్టడం గొంతుకు కండరాలు రిలీ రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది సాధారణంగా గొంతు సమస్యలు కొన్ని రోజులలో తగ్గిపోతాయి కానీ ఎక్కువ రోజులు గొంతు సమస్యలు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది గొంతులో బలమైన మంట తీవ్రమైన బొంగురు గొంతు ముక్కు నుండి అధిక మ్యూకస్ కానీ శరీర ఉత్నొ ఉష్ణోగ్రత పెరగడం కానీ ఉంటే ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్ కావచ్చు ఈ విధంగా మన గొంతుకు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మితంగా మాట్లాడటం తగినంత నీరు తాగడం ఇంటి నివారణలు పాటించడం మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడం అవసరం ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే గొంతుకు ఆరోగ్యాన్ని ఉంటుంది మళ్ళీ మామూలుగా మాట్లాడగలుగుతాం